ఆ నమస్తే అండి సారీస్ కావాలమ్మా పెళ్ళికేనండి

ఆ మైం మా ఇంట్లో మా చెల్లికండి ఆ ఆ త్రి ఆ వైట్ చీరే తీసుకుంటామండి మేము క్రిస్టియన్స్మే ఆ వర్క్ ఉండి కొంచెం అంచు వస్తుంది కదండీ హెవీ వర్కు ఆ ఆ ఆ ఆ ఆ గౌను గౌను కాకపోయినా ఏది బాగుంటే అది తీసుకుంటామండి

ఆ సరేనండి అలాగేనండి

ఆ మా అమ్మకి మా చెల్లికి నాకు మై మా ఇంట్లో ఉన్నారండి పది చీరలదాకా తీసుకుంటానండి అలాగేనండి మూడు వేలు ఐదు వేలు అలా చూపించండి ఆ ఆ సరెండి ఆ యెల్లో కలర్ సారీ గ్రీన్ ఆ గ్రీన్ సారీ కూడా చూపించండి

ఆ సరేండి ఆ అలాగేండి

ఆ సరే సరేండి ఆ చేసెయ్యండి పైన పిల్లలకి బట్టలు తీసుకుంటానండీ ఆ సరే